హలో హలో మ్యాడమ్ నమస్తే మ్యాడమ్ మ్యాడమ్ మేము టూర్కి రావాలి అనుకుంటున్నాం మ్యాడమ్ హనీమూన్ ట్రిప్ మ్యాడమ్ మీకు ప్యాకేజీ మాకు ప్యాకేజ్ ఎంత అంటే మనీ ఎంత అవుతుంది మ్యాడమ్ ఓకే మ్యాడమ్ మరి ఎంత మనీ ఎంత అవుతుంది మ్యాడమ్ మేము హనీమూన్ ట్రిప్ అండి అంటే ఒక వన్ ఒక ఏడు రోజులు ఉంటాం మ్యాడమ్

అంటే ఏ ఎక్కడ ఎక్కడ ఏమేమి ప్లేసెస్ ఉంటాయి మ్యాడమ్ అంటే ఏమేమి ప్లేసెస్ చూపిస్తారు సరే మ్యాడమ్ ఎప్పుడు రావాలి మ్యాడమ్ మరి లొకేషన్ పెడతారా మ్యాడమ్ మీరు మేము ఎక్కడ రావాలి అని సరే మ్యాడమ్ లొకేషన్ పెట్టండి మ్యాడమ్

మేము లేదు మ్యాడమ్ ఫుడ్ అంతా మీరు చూసుకుంటారా మ్యాడమ్ లేదు హనీమూన్ ట్రిప్ అంటే ఎంతమంది అంటారు ఏంది మ్యాడమ్ నేను మా వైఫ్ మా హస్బెండ్ సరే అండి ఒకసారి లొకేషన్ పెట్టండి సరే మ్యాడమ్ వస్తా వస్తాం బాయ్